తెలుగు భాషను కాపాడడం పొదికిించడం మరియు భవిష్యత్తు తరాలకు అందించడానికి ఎన్నో వ్యక్తిగత ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంమస్థలు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ భాష గౌరవాన్ని పెంచడమే కాక ప్రజలు ప్రజల కా పాలనకు అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ప్రభుత్వ ప్రభుత్వ స్కూలు తెలుగును తప్పనిసరిగా భాష బోధిస్తున్నారు కొన్ని ప్రవేటు పాఠశాలలో మాతృభాష దినోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష మరియు సాహిత్య విభాగాలు నడుస్తున్నాయి తెలుగు పాఠ్య పుస్తకాలు పదకోశాలు సాహిత్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు తెలుగు అక్కడ వంటి సా నమూన నమూనాల భాషపై ప్రజల్లో మక్కువ పెంచేందుకు శిక్షణ శిభిరాలు కథా పోటీలు నిర్వహిస్తున్నాయి తెలుగు వీ వికిపీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా భాషను నూతనంగా అందిస్తున్నారు తెలుగు కథలు కవిత్రాలు పాడ్కాస్ట్ల రూపంలో వినిపిస్తున్నారు వినిపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు భాష పురస్కారాలు ఇస్తున్నారు తెలుగు మాట్లాడడం రావడం తెలుగు మాట్లాడడం రావ రాయడం చదవడం సాధం చేయండి సాధన చేయండి పిల్లలల పిల్లలతో ఇళ్లలో తెలుగు మాట్లాడండి మాతృభాషను వారితో పంచుకోండి తెలుగు పుస్తకాలు కొనండి బహుమానంగా ఇవ్వండి పె పంచుకోండి ఆన్లైన్లో తెలుగు భాగులు కథలు వీడియోలు ద్వారా భాషను ప్రోత్సహించండి స్థానిక సంఘల్లో స్కూలలో మాతృభాష దినోత్సవాలు నిర్వహించడంలో సహకరించండి సహకరించే తెలుగు భాషను